ఇక్కడ టూరిజం కొంచం అక్కడ యాక్చువల్ నేను శ్రీ వేణుగోపాలస్వామి టెంపుల్కు వెళ్ళాలి జూబ్లిహిల్స్ ఇక్కడ మీ ట్రావెల్సేనా లేకపోతే తీసుకు వెళ్తారా మీరు అవును ఏ టైంలో అవైలబుల్ ఉంటారు మీరు లైక్ ఓపెన్ ఉంటుందా అంతా మేము యాక్చువల్లీ హైదరాబాద్లో బోయిన్పల్లి నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాము మోస్ట్లీ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉంటాము అవును ఈ రాత్రి ఓకే అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే వీక్స్డేస్లో నార్మల్గా ప్రైస్ ఉంటుంది అంటే పర్ మెంబర్కి క్యాల్కులేట్ చేస్తారా లేతే టెన్ మెంబర్స్కి ఇంత అని క్యాల్కులేట్ చేస్తారా ఓకే అండ్ వీక్లో ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి డేట్ వీక్డెస్లో తక్కువ ఉంటాయి అండ్ అక్కడ ఉన్న నియర్ బై టెంపుల్స్కి అన్నింటికి మీరు తీసుకు వెళ్తారు అండ్ ఎంట్రీ టికెట్ కూడా మీరు పెట్టుకుంటారు మేము మీకు పే చేయాల్సి ఉంటుంది మెంబర్కి ఎంత చార్జ్ చేస్తారు మీరు ఓకే ఓకే ఓకే ఓకే డెఫనెట్లీ పక్కా నేను ఒకసారి ఇంట్లో డిస్కస్ చేసి మీకు ఒక త్రీ ఫోర్ అవర్స్లో కాల్ బ్యాక్ చేస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ